అంతర్జాతీయ క్రీడల్లో కబడ్డీ మరింత గుర్తింపు పొందాల్సిన అవసరం ఉంది అనేసి నేను భావిస్తున్న అయితే కబడ్డీ రెండు జట్లుగా ఆడతారు ఒక్కొక్క టీంలో ఏడేసి జనం ఏడేసి మా టీమ్ మెంబర్లుగా ఉంటారు ఇది పదమూడు మీటర్ల బా బాక్స్ లాగా తయారు చేసి దాంట్లో పది మీటర్ల కోర్టులాగా ఓ చెరో జట్టు చెరో జట్టువైపు గీస్తారు తర్వాత అందులో ఆటగాళ్ళు ఒకరితో ఒకరు ఒక ఒక జట్టుకి మరో జట్టు ఎదురెదురుగా ఉంటారు తర్వాత అందులో ఎన్నుకున్న వారు ఒకరు కూత వేసుకుంటూ కబడ్డీ కబడ్డీ అని అవతలి జట్టువైపు వెళతారు దీనికి మధ్యగీతగా ఒక గీత గీసుకుంటారు కోర్టు మద్దిగీతగా అయితే ఆ బాక్స్ మధ్యలోకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా జట్టుగా ఉండి ఒకరినొకరు ఇది స్పర్శ క్రీడా అసల యాక్చువల్లీ ఒక స్పర్శ క్రీడలో ఒకరు అటువైపుగా వెళుతున్నప్పుడు అందరూ వచ్చి గొలుసు ఆకారంలో గొలుసాకారంలో చేతులు పట్టుకుని ఉంటారు చేతులు పట్టుకున్న సమయాల్లో వీళ్ళు కూత వేసుకుంటూ వెళ్ళినప్పుడు కూత ఆపకుండా తర్వాత ఊపిరి బిగబెట్ట కూత ఆపకుండా కూత వేసుకుంట వెళ్ళి అవతల వాళ్ళని ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఇది సుమారు నలభై నిమిషముల ఆట ఈ నలభై నిమిషముల ఆటలో మధ్య విరామ సమయం ఒక ఐదు నిమిషాలు ఉంటుంది వీరికి అయితే వీరు వెళ్ళినప్పుడు కూత వేసుకుంటూ వెళ్ళినప్పుడు అవతలి వారిని ఎవరినైనా పట్టుకున్నప్పుడు వారు అవుట్ అవుతూ ఉంటారు ఇలాగ వాళ్ళు అటు ఇటు అటు ఇటు తిరిగి ఒకవేళ అవుట్ అయిన వారిని అవుట్ అవ్వగానే ఇక వారు ఇక గుక్కను ఇంకా ఆపుకోలేరు ఇంకా కూత ఆపేయాల్సిన సమయాల్లో వాళ్ళ మధ్యగీతను అంటుకుని ఇవతల వారి వారి రింగ్లోకి వచ్చేస్తారు ఇలాగ ఈ ఆట ఇటువైపు రాగానే మరి అటువైపు మళ్లీ రెండో జట్టు వైపు ఆట మొదలవుతుంది అక్కడి నుంచి కూడా ఒక క్రీడాకారుడు ఇటువైపు కోర్టులోకి రావడానికి కూత వేసుకుంటూ వస్తాడు అదే అదే పందె పందాల్లో వీళ్ళు కూడా గొలుసుకట్టు వేస్తారు గొలుసుకట్టు వేసి ఆయనను స్పర్శించడానికి ట్రై చేస్తారు ఆయన వీరిని వీరు ఆయన్నీ స్పర్శిస్తే కనుక ఆయన వీరిని స్పర్శిస్తే వీరు అవుట్ ఆయనను కనుక పట్టుకొని వారు గట్టిగా దిగ్బంధన చేస్తే కనుక ఆయన అవుట్ అవుతాడు ఇలాగా ఈ రెండు జట్ల మధ్య ఉండే క్రీడాకారులు ఒకరి ఒకరి కోర్టులోకి మరొకరు ఇలాగ విడతలవారిగా వెళతారు వెళ్ళినప్పుడు అవుట్ అయిన ఒకవేళ అందరూ కలిసి ఆ ఏడుగురు ఈ ఒక్కడు వెళ్ళి ఆ ఏడుగురిని అవతలి జట్టు వారిని అవుట్ చేస్తే కనుక అందరూ అవుట్ అయిపోతారు దానికి అప్పుడు ఏడు పాయింట్లు వస్తాయి మరి ఏడు పాయింట్లే కాకుండా బ్ల బోనస్ పాయింట్లు కూడా మరొక రెండు యాడ్ అవుతాయి ఇలాగా ఈ పాయింట్ల లెక్క చివరి ఆఖరిలో జరుగుతూ ఉంటుంది ఈ మధ్య గీతను కాకపోతే వీళ్ళు మధ్య గీతను ముట్టుకునే ముట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రతిసారి ఇలాగ ప్రతి టైంలో అటు ఇటు అటు ఇటు మార్పులు మార్పిడిగా చేసుకునే నలబై నిమిషాల్లో ఎవరికి ఎక్కువ స్కోరు వస్తుందో వారే విజేతలుగా నిర్ణయింపబడతారు సో ఈ విషయంలో ఈ ఆట ఎంతో పురోగతి సాధించింది జాతీయ స్థాయిలో కూడా సాధించింది అందరూ మరి ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతాల్లో తరువాత ఇంక కొంత ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో మహారాష్ట్ర ఇటువంటి కొన్ని ప్రాంతాల్లో దీని బాగా ఆడతారు బాగా పేరు గడించింది కాకపోతే ఇంక అంతర్జాతీయ స్థాయిలో అంతా ఎక్కువగా ఆ ఆట కనిపించటం లేదు కాబట్టి దీనికి ఇంకా గుర్తింపు రావాలని ఇంకా బాగా జట్లు ఇక్కడైతే బాగా ఆడతారు కాబట్టి ఇంకా వీరికి మంచి అవకాశాలు అంతర్జాతీయ స్థాయిలో రావాలని ఇలాగ ఈ క్రీడను ప్రోత్సహించాలని తరువాత మంచి మంచి స్థాయిలో మరింత మరింత ఊపుతో ఆడే ఆటగా పిల్లలు పిల్లలు ఆడగలుగుతారు ఇంకొకటి ఒక మగవారే కాకుండా స్త్రీలు కూడా ఆడతారు స్త్రీ స్త్రీల జట్టు కూడా ఉంటుంది మగవారి జట్టు కూడా ఉంటుంది కాబట్టి స్త్రీలు కూడా ఒకవేళ ఆడగలిగితే వీరికి ప్రత్యేకమైన దుస్తులు ఉంటాయి కాబట్టి చాలా చలాకీగా చక్కగా ఆడే ఆట ఇది కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో ఇది చక్కగా గుర్తింపు పొందాలని అలాగే మన భారతీయ క్రీడల్లో ఇది ఒకటిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొం పొందితే అందరము సంతోషిస్తూ అభినందిస్తూ ఉంటామని అనుకుంటున్నా